నాకు చాలా ఇష్టమైన సినిమా ఏమిటి అంటే సూర్యవంశం వెంకటేష్గారి యాక్టింగ్ నాకు చాలా ఇష్టం ఎలా అంటే తను ప్రతి ఒక్క సినిమా కూడా ఫ్యామిలీ చూసే విధంగా ఎమోషనల్గా ఫ్యామిలీ ఇదిగా ఉంటుంది అన్నమాట చాలా చక్కగా భావాలని కానీ వ్యక్తిత్వాలని కానీ బంధాలని కూడా చూపిస్తారు అంతేకాకుండా ఆ సినిమాలో సూర్యవంశం సినిమాలో ఉన్న ఎమోషనల్ బాండింగ్ కానీ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కానీ లేదు అంటే తను కష్టపడి పైకి వచ్చిన విధానం కానీ నాకు చాలా నచ్చాయి